హలో గ్యాస్ ఏజెన్సీయేనా అండి మాకు అర్జెంట్గా గ్యాస్ సిలిండర్ కావాలి గ్యాస్ బుక్ చేసుకోగలరు మా గ్యాస్ బుకింగ్ నంబర్ నైన్ ఫోర్ త్రీ వన్ టూ సిక్స్ జీరో టూ మా అడ్రస్ ఆర్ ఆర్ డబల్యూ ఆరు ముప్పై ఏడు గ్రంధాలయం స్ట్రీట్ శివాజీ గిఫ్ట్ సెంటర్ సచ్చినాధం పురం ఈ అడ్రస్కి పంపించవలసినదిగా కోరుచున్నాము మాకు ఒక గంటలో పంపుతారు పంపుతారా దయచేసి మా ఫోన్ నెంబర్కు ఫోన్ చేయాలి మా నంబర్ నైన్ టూ తొంభై రొండు నలభై ఏడు ముప్పై ఆరు నలభై నాలుగు అరవై ఆరు చేయవలసిందిగా కోరుచున్నాము